నేను ఒక పెద్ద నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో అది ఏమిటంటే మా ఇంట్లో నాకు అప్పుడే పెళ్ళి చేసేద్దాం అనుకుంటున్నారు అది ఏమి అవుతుందంటే నా వయసు ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై నాలుగు ఈ వయసులో పెళ్ళి చేసుకుని మనం ఏం సాధించాలి అని ఆలోచనతో నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చేసుకోనని చెప్పినాను ఇంట్లో కాకపోతే వారు కొంచెం ఇబ్బంది అనేది పెడుతున్నారు కొంచెం బలవంత పెడుతున్నారు దాని విషయంలో నేను మా నాన్నగారితో కొంచెం చెప్పిన విషయం అలాగే వారి నుంచి తీసుకున్న సలహా ఏమిటంటే వారు చెప్పింది నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకో కాకపోతే ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు అలాగే వారు ఇచ్చిన సలహా మేరకు నేను ఈ మధ్యకాలంలో పెళ్ళి అనేది చేసుకోకుండా ఉండడానికి నిర్ణయించుకున్నాను అది దాదాపు ఇంకొక ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత ఎప్పుడో ఆలోచిద్దాం అని ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించాను ఇది నా ఇప్పటివరకు జీవితంలో తీసుకున్న అతి కఠినమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను